మా ప్రాంతంలో ఎక్కువగా కనిపించే పక్షులు పక్షులు ఏమనండీ కాకులు చిలుకలు పిచ్చుకలు పావురాలు ఇలాంటివి మా ప్రాంతంలో ఎక్కువగా కనిపించేటటువంటి పక్షులుగా మేము చెప్తాం అయితే అవి చూడ్డానికి ఇష్టకరమైన పక్షి రకం రామచిలుక అది ఎంతో అందంగా ఉంటుంది మరియు పావురం పావురం కూడా చూడ్డానికి చాలా అందంగా క్యూట్గా ఉంటుంది అందువల్ల అది మాకు చాలా ఇష్టం